చేపల వేటకి వెళ్ళినప్పుడు మనము ఒక కర్రకి దారం కట్టి దానికి ఒక సూది పెడతాం ఆ సూదికి ఈ వానపామును గుచ్చి నీళ్లలో వేస్తాం నీళ్లల్లో వేసినప్పుడు చేప పడేంత వరకు మనం వెయిట్ చేయాలి అది చాలా టైం పడుతుంది అప్పుడు మన స్నేహితులుతో కలిసి మనం పాటలు పాడుకుంటాం ఎలాంటి పాటలు అంటే ఆడుతు పాడుతు పనిచేస్తుంటే ఆనందం ఎంతోరా ఆడుతు పాడుతు పనిచేస్తుంటే సంతోషం ఎంతోరా అనేసి పాటలు పడుకుంటాం ఆ విధంగా పాడుకొని ఆ చేపల వేట సంతోషకరంగా పట్టుకొని బ్యాగులలో నింపుకొని సంతోషంగా ఇంటికి వస్తాం